మా వంటింట్లో కరెంటుతో పని చేసే కొన్ని వస్తువులు ఏమనగా మిక్సీ గ్రైండర్ గ్యాస్ సిలిండర్ ఇంకా ఓవెన్ ఇటువంటి వస్తువులు అందుబాటు లేని పాత రోజులతో పోలిస్తే ఇప్పుడు మా పని ఎంతో సులువుగా ఉంది అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకి వేరుగా ఎలా ఉందో నేను వివరిద్దాం అనుకుంటున్నాను ఒకప్పుడు మనము గ్యాస్ సిలిండర్ లేనప్పుడు కట్టెల పొయ్యితో మనము కూర వండుకుంటూ ఓ పక్కన అన్నం వండుకునే వాళ్ళము దానికి ఎంతమందికి వండాలన్నా సరే కొంచెం ఆలస్యం అయితే అయ్యేది కాని ఇప్పుడు కొంచెం కరెంటు సిలిండర్ వల్ల ఇంకా గ్యాస్ సిలిండర్ల వల్ల మనము ఒకే స్టవ్ మీద ఒకే సిలిండర్తో గ్యాస్ ఆఫ్ చేసుకుంటూ నాలుగు నాలుగు పొయ్యిల మీద కూడా అంటే నాలుగు స్టవ్ల మీద కూడా మనము ఆ ఒక దాని మీద అన్నము ఒక దాని మీద కూర ఇంకో దాని మీద వేడి నీళ్ళు అలా రకరకాల ఒకేసారి వండుకుంటున్నాము అలాగే మనము పప్పు దినుసులు కట్ట నూరడానికి పప్పుని కాస్త పొడిగా చేయడానికి మనము ఇంతకు ముందు రాళ్ళని అయితే వాడే వాళ్ళము కానీ ఇప్పుడు మిక్సీలు రావడంతో ఆ పని ఎంతో సులువయింది ఇంకా ఇంకా గ్రైండర్ మనం పప్పు రుబ్బడానికి అయితే మనము గిన్నెలు కాకుండా గిన్నెలు వాడేవాళ్ళము రాళ్లలో కన్నం పెట్టి దాన్ని రుబ్బీ రుబ్బీ మనం దానైతే పప్పు చేసే వాళ్ళము కానీ ఇప్పుడు గ్రైండర్ దానికి మనకి ఎటువంటి కష్టము లేకుండా గ్రైండర్ని గ్రైండర్ మనకి సహాయం చేస్తుంది అలాగే అన్నం వేడి చేసుకోవాలంటే మళ్ళీ పొయ్యి వెలిగించి మళ్లీ భోజనం వేడి చేసుకునే అవసరం వచ్చేది కానీ ఇప్పుడు ఓవెన్లో మనము అన్నం అయితే వేడి చేసుకునేవాళ్ళం కానీ అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి ఉన్న పని తక్కువ అవ్వడంతో మనుషులు అనారోగ్యం పాలవుతున్నారు అప్పట్లో ఇన్ని పనులు పొయ్యి పెట్టడం పప్పు రుబ్బడం ఇంకా దినుసులు అనగొట్టడం ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్లి కట్టెలు తెచ్చుకోవడం అన్ని పనులు మనమే చేసుకోవడంతో అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఇంకా బలంగా ఉండే వాళ్ళము కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు దీనివల్ల మనము కొంచెం అయితే అనారోగ్యం పాలు అవుతున్నాము